రాను రాను సాంతేకిక బలం ద్వారా మానవుడు హెల్త్ అంటే ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఏ విధంగా మార్చుకోవాలో ఏవిధ కంట్రోల్ చేయాలో ఏ విధంగా అయితే ఆరోగ్యమే మన చేతులు పెట్టుకోవాలో అనే ఈ టెక్నాలజీ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు ఎగ్జంపుల్ మన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ నార్మల్ వాచ్ అయిన అయినప్పటికీ టైం చెప్పాల్సిన బాధ్యతను పోసుకునేప్పటికీ దానిలో సెన్సార్ ద్వారా మనకున్న బీపీయూ మనకున్న బ్లడ్ షుగర్స్ మనకున్న ఆక్సిజన్ లెవెల్లు మనకున్న వెయిట్ అయిన కాని మనం ఎంత దూరం నడుస్తున్నాము అన్నా కాని క్యాలరీ సంబంధించిన సంబంధ అయిన కూడా ఇవన్నీ దాని చేతిలో ఉంటాయి ఇలా

హెల్త్ అనేటిది ఆరోగ్యం అనేటిది మొత్తానికి క్షీణించక ముందుకే ముందు జాగ్రత్త పడే అవకాశం ఉంది జాగ్రత్తపడే అవకాశం కూడా ఉంది దాని ద్వారా మనము మన హెల్త్ మీద బాధ్యతతో ఏ విధంగా మనం మార్చుకోవాలో ఏ విధంగా ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో ఈ డివైసెస్ అన్ని మనకి భలే చాలా యూస్ అవుతుంది ఇవే కాకుండా ఇంకా ఎన్నెన్నో పరికరాలలు ఈ సాంతిక పరికరాతలు ఎన్నెన్నో ఉన్నాయి దాంట్లో స్మార్ట్ వాచ్ కాకుండను హార్ట్ మానిటరింగ్ సిస్టం అయినను బ్లడ్ ప్రెషర్ సిస్టం అయినను ఎన్నో ఉన్నాయి హాస్పటల్కి వెళ్లకుండానే మన ఇంటి సౌకతలను కూర్చుని మన బ్లడ్ సిస్టం బ్లడ్ ప్రెషర్ ఎంతుందో చూసుకోవచ్చు ఒకటే బటన్ నొక్కినచో మన బ్లడ్ ఎంత గణము వేగంగా ఉందో తక్కువ ఉందో మన రక్తపోటు వచ్చే అవకాశం ఉన్నాయా లేవా అని తెలుసుకోవచ్చు దానికి వచ్చిన రిజల్ట్స్ వల్ల ఒకవేళ తక్కువ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కువ ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా మరి భయంకరమైన సిచువేషన్కి వెళ్ళకుండా ముందే మనము ముందు జాగ్రత్త పడొచ్చు